వ్యవసాయం చేయడం వల్ల మనకు చాలా ఉపయోగమున్నాయి వ్యవసాయం చేయడం వల్ల ఈరోజు అందరము తింటున్నాము ఆహారం అనేది అందరికీ దొరుకుతుంది మనము ఈ వ్యవసాయం చేసి చాలా ఆహారాన్ని ధాన్యాన్ని దాచుకు అందరికి అందిస్తున్నాము అలాగే పశువుల పెంపకం వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి పశువుల ద్వారా వచ్చే పాల పదార్థాలు అయినటువంటి పాలు పెరుగు ఇంకా పన్నీర్ వంటి పదార్థాలను యూస్ చేసి చాలా చేస్తున్నాం తింటున్నాము పాలు తాగడం వల్ల పెరుగుతాగడం వల్ల కూడా మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఎంతో బలంగా కూడా ఉంటాము పశువుల పెంపకంలో మా పెంచడం వల్ల కూడా చికెన్ని మటన్ని తినడం వల్ల కూడా మనకు ఎంతో హెల్తీగా ఉంటున్నాయి హెల్తీగా ఉంటాము మాంసం అనేటిది చాలా అవసరము ఒకళ్ళు బ్రతకాలంటే అలానే వ్యవసాయం చే వ్య వ్యవసాయం కూడా ఎంతో అవసరం వ్యవసాయం చేయడం వల్లనే మనకు వడ్లు అనేవి వస్తున్నాయి వాటి తినడం వల్ల ఈరోజు మనం ఇలా ఉంటున్నాము మా ప్రాంతంలో చాలామంది వ్యవసాయం చేస్తారు పశువులను పెంచుతారు ఇక్కడ దగ్గర్లో చాలామంది వరి పండిస్తారు అలాగే మొక్కలు గోధుమలాంటివి కూడా పండిస్తారు చాలామంది గొర్ల పెంపకం కూడా చేస్తున్నారు వీటికి వాళ్ళకు ఒక ఇవి చేయడం వల్ల వాళ్ళకొక జీవనోపాధి కూడా ఉంటుంది జీవనోపాధి అనంటే వాళ్ళకి ఇంకొంచెం మనము సహాయం చేయడం వల్ల వాళ్ళు ఒక పే జీవనోపాధిని ఇంకొంచెం మెరుగుపరిచే ఇంకా చాలా మంచిగా ఇంకా అందరికీ అందించేలా ఇంకా చేస్తారు వాళ్ళు కొన్ని పరిశ్రమలు స్థాపించి అందులో వాళ్ళకు శిక్షనిచ్చి పశువుల పెంపకం పైన వ్యవసాయం చేయడం వల్ల కూడా వాళ్ళకు అవగాహన ఇచ్చి అది ఎలా చేయాలని చెప్పడం వల్ల కూడా వాళ్ళే ఇంకొంచము బెటర్మెంట్గా వ్యవసాయం కానియండి పశువుల పెంపకము పోషణ ఎలా చేయాలి పశువులను ఎలా ఇది చేయాలనే వాళ్ళకు నేర్పించడం వల్ల కూడా మనకి ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి